ఆంధ్రప్రదేశ్లో అనారోగ్యాలకు ఇంకా మరణాలకు ప్రధాన కారణాలు ఏవో మీకు చెబుతాను మరణాలకు ప్రధాన కారణాలు ప్రమాదక ప్రమాద కారకాలు ఇంకా నివారణ ఇంకా అదుపు చే అదుపు చేత చర్యలు దీని ద్వారా మనము మరణాలను అరికట్టవచ్చు ఇంకా కొన్ని గుండెపోటుల కోసము ఇంకా క్యాన్సర్ కోసము ఇంకా శ్వాస సంబంధించిన వ్యాధుల కోసము మనము అవగాహన కల్పించే కార్యక్రమాలు అయితే వారికి పెట్టాలి దీనికోసం వారు ఏ దేనికి మనం ఏమి చేయాలో ఫస్ట్గా మన అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏం చేయాలో అన్న అవగాహన వారికి తీసుకురావాలి ఫస్ట్ దాన్ని ఆ జబ్బు కోసం మనకి కావలసిన అవగాహన వారికి ఉంటే మనము ఏ చికిత్స తీసుకోవాలో ఎవరి దగ్గరికి వెళ్ళాలో అనేది వారికి తెలుస్తుంది అలాగే మరణాల కొరకు వస్తే అధిక వేగంతో ప్రయాణించినప్పుడు వచ్చే యాక్సిడెంట్ల ద్వారాను ఇంకా అనారోగ్యం పాలైనప్పుడు ఏమి చేయాలో తెలియక తెలియని మందులు వేసుకుంటూ తెలియని చర్యలు తీసుకోకపోవడం వలన మరణం సంభవిస్తుంది అలాగే అనారోగ్య సమయంలో వారు గుండుపోటు వచ్చినప్పుడు వెంటనే మంచి నీళ్ళు తాగాలని కానీ లేదు అంటే హాస్పిటల్కి వెళ్ళాలని కాని తెలియక ఎంతో మంది గుండెపోటు బారిన పడుతున్నారు అలాగే శ్వాస తీసుకుని ఇబ్బంది వచ్చినప్పుడు వారు ఏ విషయం చేయాలి అన్నది తెలియక వారు మరణమైతే పొందుతున్నారు దీనివలన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కొన్ని సంబంధించిన వ్యాధుల కొరకు అవగాహన కలిగించే ప్రోగ్రామ్లు ఇంకా చర్యలు తీసుకుంటే మనము ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చు అని నా ఉద్దేశం